నేను మా ఊరు నుండి పక్క ఊరికి వెళ్లడానికి చాలా దూరం పడుతుంది సరే అని చెప్పి నేను ఒక ఓల్ ఓలాని బుక్ చేయడం అనేది జరిగింది సరే నేను పక్క ఊరికి వెళ్ళాలి పలానా మల్కీపురం నుండి రాజోలు వరకు వెళ్లాలి అనగానే సరే అండి ఎంత సమయం పడుతుందో ఏంటో చెప్పండి అంటే పడుతుంది మ్యాడం టైం అనేది కొంచెం ఆలస్యంగా వస్తది ఏమనుకోకుండా ఉంటే సరే అండి నాకు ఎలాగో అవసరం కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న సమయంలో నాకు అలాగే చాలా ముఖ్యమని చెప్పి నేను వెయిట్ చేయడం జరిగింది సరే అని చెప్పి అతను లేటుగా వస్తానని అతను నా అంచనాలకు మించి త్వరగానే రావడం జరిగింది అప్పుడు నేను చాలా సంతోషంగా త్వరగా వెళ్లడానికి పట్టిం సమయం కూడా తక్కువ పట్టింది